ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఆరోగ్య సేవ అందించే వారు ఇంకా ఎవరున్నారో మనకు తెలుసు అయితే వారు ఎలా నియంత్రించబడుతున్నారో కూడా మనం తెలుసుకుందాం అయితే ఉదాహరణకు ఒక సూచన తెలుసుకుందాం అయితే మనకి ఆరోగ్య మన ఆరోగ్య సేవలు అందించే వాళ్ళు ఎవరు వైద్యులు నర్సులు డాక్టర్లు ఇంకా ఇతర నిపుణులు ఇంకా ప్రభుత్వ నివారణలో సౌకర్యంగా ఉండే సహా సహకారులు అందరూ కూడా ఉంటారు అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఆరోగ్య సేవలు అందించేవారు వీళ్ళే అయితే ఉదాహరణకు యునానీ ఇంకా చేర్ చేర్చురోపతి ఇంకా హోమియోపతి గ్రామ స్థాయిలో అయితే ఆశా వర్కర్ లు ఆశా కార్యకర్తలు కూడా ఉంటారు అయితే మన ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఆరోగ్య సేవలను అందించడానికి కొత్త కొత్త పథకాలు అయితే వచ్చాయి అయితే కొత్త క్లినిక్లు పెట్టి ఉన్న డాక్టర్ లకే మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త వైద్యాలు ఎలాగా వారు నేర్చుకునే వైద్యాన్ని ఇంకా ఎంత సులువుగా చేసుకోవాలో అని నేర్చుకోవడానికి వారికి ఎంతో మంచి అవకాశం అయితే ఇస్తున్నారు అయితే ఆ అవకాశాలు నేర్చుకోవడానికి ఇంకా డాక్టర్లు ఇంకా నర్సులు కూడా కొత్త అవకాశాలను నేర్చుకోవడానికి ఇతర నిపుణులు వారి వైద్యంలో ఇంకా మెరుగుగా ఏం చేయాలి అని నేర్చుకోవడానికి అయితే ముందుకు వస్తున్నారు అయితే యునానీ నేచురోపతి ఇలాంటి వైద్యాలు కూడా మనకి నేర్పిస్తూ ఉన్నారు అయితే ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రజలకు ఎంతో ఆసక్తిగాను ఇంకా ఆరోగ్య సేవలు అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్కి ఎంతో గొప్ప స్థాయిగా అయితే నిలుస్తుంది